హలో పిల్లల్ని స్కూల్కి పంపిచలేదేంటండి కాదు పంపిచండి వాళ్ళకి ఎగ్జామ్స్ దగ్గరకి వచ్చాయి కదా ఎగ్జామ్స్ దగ్గరకొచ్చాయి ఇయర్ అంతట్లో మీ పిల్లాడేమో మ్యాథ్స్లో కొంచెం వీకు ఈ పది రోజులు ఎగ్జామ్ పంపిస్తే కానీ కొంచెం మేం కేర్ తీసుకుని చెప్తాము అప్ చెప్ అలాచే చదివిస్తాం అందుకే కదా మిమ్మల్ని పంపిచమని చెప్తున్నాము స్టడి అవర్లు కూడా పెట్టాము లేకపోతే పంపిచండి రేపట్నించి రేపట్నించి ఎలాగోలా పంపిచండి పంపిచండి మేమే కొంచెం కేర్ తీసుకుని స్టడి అవర్స్ పెట్టి ఇలా చెప్తాం మ్యాథ్స్లో వీక్ కదా మరి ఎలాగా రైటింగ్ కూడా సరిగ్గా రాయడు అందుకని జాగ్రత్తగా నేర్పిస్తాము అదే అదే తప్పకుండా పంపిచండి మరి పంపించండి మీరు పంపిస్తేనే మేం కేర్ తీసుకుంటాం ఈ పది రోజులు ఈ పది రోజులు బాగా చెప్తేనే అవుతుంది ఈ పది రోజులు బాగా చెప్తేనే అవుతుంది మానకుండా పంపిచండి రేపు ఒకసారి వచ్చి కలవండి రేపు మార్నింగ్ రండి లెవెన్కి అలాగ సరే ఉంటామండి